మా ఏలూరు జిల్లాలో సాధారణంగా ప్రజలందరూ ఏయే వృత్తులు చేస్తారంటే సాధారణంగా చాలామంది చదువుకోలేని వాళ్ళే ఉంటారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు అలాగే చదువుకొని ఉద్యోగం రాక కొన్ని కొన్ని పనులు చేసుకునే వారు కూడా ఉంటారు అందులో ఎక్కువగా తాపీ తాపీ పనికి వెళ్ళే వారు ఉంటారు తాపీ మేస్త్రీలు అలాగే బంటా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కూలోళ్ళ కింద ఇంకా చెప్పాలంటే టీచర్లు ఉంటారు అలాగే వస్త్ర వ్యాపారులుంటారు అలాగే కిరాణా వ్యాపారస్తులు ఉంటారు డ్రైవర్లు కండక్టర్లు ఇంకా చెప్పాలంటే మెడికల్ మెడికల్ ఫీల్డ్లో కొంతమంది ఉంటారు అంటే ప్రతి మెడికల్ షాప్లోకి వెళ్ళి వారి కొన్ని కొన్ని వారికి కావాల్సిన మెడిక్ మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకువచ్చి తీసుకెళ్ళివ్వడం ఇలాంటివన్నీ చేసే వారు కూడా ఉన్నారు మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు అలాగే ఇంకా చెప్పాలంటే వాటర్ ప్లాంట్లు వాటర్ ప్లాంట్ పెట్టుకుని మినరల్ వాటర్ అమ్ముకునే వారుంటారు అది ఒక వృత్తి కింద మార్చుకుని ఇంకా షామియానా టెంట్లు వేసుకుని టెంట్లు గట్టా అద్దెకు ఇచ్చే వాళ్ళు ఉంటారు షామియానా వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఈ బంటా వాళ్ళ దగ్గరే మిల్లర్లు అలాగే సెంట్రింగ్ కర్లు అమ్ముకుని వాటిని అద్దెకి ఇచ్చి దానితో వారి జీవనోపాధికి పాటుపడేలా చేసుకుంటున్నారు ఇంకా ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు మా ఏలూరు జిల్లాలోనే కాదు ప్రతి చోట వీళ్ళందరూ ఉంటారు కూడాని కాకపోతే వారి ద్వారా వారి జీవన వారి కుటుంబానికే కాకుండా అలాగే ఉంటాయి కదండి ఇలాగా ఆర్థికంగా కొంత మందికి ప్రభుత్వానికి కూడా ఆదాయం అనేది ఉంటుంది ఎంత వా ఎందుకంటే వారు పనిచేసిన తర్వాత వారిని వా డబ్బులతో వారి ఇంటి పన్ను గానీ కుళాయి పన్ను గానీ అలా రకరకాల పన్నులు కడుతూ ఉంటారు కాబట్టి తద్వారా ప్రభుత్వానికి కూడా కొంచెం ఆర్థికంగా సహాయం సహాయంగా అందుతుంది ప్రతి జిల్లాలోనూ ఇలాంటి వారు అందరూ ఉంటారు అంటే టీచర్లే కాకుండా ఇంకా డ్రైవర్లు ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్లు చెప్పాలంటే వోల్వో బస్సులు ట్రావెల్స్ బండ్లోళ్ళు కూడా ట్రావెల్స్ కూడా మా ఏలూరు జిల్లాలోనే కాకుండా ప్రతి చోట కూడా ట్రావెల్స్ అనేవి ఉన్నాయి అంటే ట్రైన్లు దొరకనప్పుడు గానీ తత్కాల్లో ట్రైన్ టికెట్లు బుక్ అవ్వలేనప్పుడు కానీ ఇలా అత్యవసర పరిస్థితుల్లో మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు వోల్వో బస్సులు లేకపోతే ఇలాంటి ట్రావెల్ ఏజెంట్స్కి వెళితే గనుక వారు మనకి హైదరాబాద్కైనా వైజాగ్ అయినా అలాగే బెంగళూరు అయినా ఇలా రకరకాల చెన్నై అయినా ప్రతి ఊరికి ఇక్కడ నుంచి ఏదో ఒక బస్సులనేవి దొరకడం జరుగుతుంది ఏలూరు లేపోతే తాడేపల్లిగూడెం ఆ దగ్గరలో ఉన్న మనకి తణుకు దగ్గర నుంచి కూడా వస్తూ ఉంటాయి బస్సులనేవి చాలా పెద్ద పెద్ద బస్సులుంటాయి టికెట్లు మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి దానికి తగిన రేట్లు అనేవి ఉంటాయి కూడా ఇలాంటి వారందరూ కూడా వారి జీవనాన్ని సాగిస్తున్నారు డ్రైవింగ్ క చేసి అలాగే ఉపాధ్యాయులు ఎలాగంటే కొంతమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేదా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అయితే ఎక్కువ వేతనం అనేది ఇస్తారు ప్రైవేట్ స్కూల్లో చేసే ఉపాధ్యాయులకి కొంచెం వారి కన్నా తక్కువ వేతనం అంటే అనేది వస్తుంది ఇంకా మా ఊరిలో ఇంకా ఇలాంటి ప్రజలు ఏయే వృత్తులు ఎంచుకున్నారు ఇంకా చెప్పాలంటే దుకాణాలు బట్టల దుకాణాలుంటాయి మా లేకపోతే చాట్ బండి మిచ్చర్ బండి ఇలా నూడిల్స్ బండ్లు ఇలా బిజినెస్లు ఏ ఆహార పదార్థాలతో కూడిన కొన్ని బిజినెస్లు అనేవి వారికి తగినంత స్తోమతలో బండి మీద పెట్టుకునే వారు ఉన్నారు లేదా షాపులు అద్దెకి తీసుకుని వారికి అద్ది పెద్ద పెద్దగా పెట్టెలాగా పెట్టుబడి పెట్టి మరి ప్రజలను ఆకర్షించే వారు కూడా ఉంటారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వారు వచ్చే ఆదాయంతో వారి ఇంటి బి ఈ ఆ షాప్ అద్దె కట్టుకోవడం అలాగే ప్రభుత్వానికి జిఎస్టిగా ఒక బిల్ జిఎస్టి కట్టడం పన్ను పన్నులు కట్టడం ఇలాంటివన్నీచేయడం వాళ్ళ వారి జీ వృత్తిలో అభివృద్ధి చెందడమే కాకుండా ఆర్ధిక ఆర్ధిక వ్యవస్థకి కూడా ఎంతో కొంత వారు దోహదపడుతున్నారు వారి ఎంతో కొంత వారి స్త తగినంతగా పన్నులు కడుతూ క్రమం తప్పకుండా ఎటువంటి దురుద్ధేశం లేకుండా అంటే ఎటువంటి చెడు పనులు చేయకుండా సక్రమంగా సక్రమమైన దారిలో సంపాదిస్తూ వారి వారి పన్నులను కట్టుకోవడం జరుగుతుంది ఇంకా మా ఏలూరు జిల్లాలో సా దగ్గర్లో మనకి ఏలూరు జిల్లా దగ్గర్లో సాక్షి పేపర్ అనేది ఉంటుంది అక్కడ కూడా చాలా మంది పనివారు పనిచేస్తారు అలాగే అక్కమాంబ టెక్స్టైల్స్ అని లేకపోతే బాలాజీ స్పిన్నింగ్ మిల్ అని ఇలా కొన్ని పరిశ్రమలు అనేవి ఉన్నాయి వాటిలో చాలా మంది ఆడవారు అలాగే మగవారు పని చేస్తూ పని చేయడానికి వెళుతూ ఉంటారు అవి షిఫ్టుల పరంగా వారు పని చేయడం జరుగుతుంది ఆ దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు వారు శ్రమ శ్రమ అనేది ఉంటుంది ఆ పరిశ్రమలో కష్టపడతారు వారు తగినంత వేతనం అనేది వారు ఎంత అయితే ఇస్తామని చెప్పారో అంత వారికి ఇస్తూ వారి జీవనాన్ని దానితో పాటుగా గడుపుతూ ఉంటారు ఇంకా మా మా చుట్టుపక్క ప్రాంతాల్లో గమిణి టెక్స్టైల్స్ అనేది ఉంటుంది అంటే బట్టల తయారీ ఉంటుంది ఈ స్పిన్నింగ్ మిల్స్ అనేవి చెప్పాము కదండీ దాంట్లో ఏమో దారం అనేది తయారవుతుంది చాలామంది ప్రజ కార్మికులు అక్కడ పని చేస్తూ ఉంటారు వారి శ్రమ తగ్గ పని చేసి ఎక్కువ ఎక్కువగా ఉత్పత్తిని పెంచి వారి కంపెనీకి లేదా వారి పరిశ్రమకు మంచి పేరు తెస్తూ అలాగే కంపెనీ కూడా ప్రభుత్వానికి పన్నులనేవి చెల్లించడం ద్వారా అవి కూడా కొంచెం ఆర్థికంగా సహాయ పడడం జరుగుతుంది ప్రభుత్వానికి ఇలా వారి జీవితాన్ జీవితంలో ఇలా సంపాదించుకోవడమే కాకుండా వారు ఉపయోగించుకున్న వాటికి పన్ను అనేది కట్టడం జరుగుతుంది ప్రభుత్వానికి దీన్ తద్వారా కూడా కొంచెం లాభాలు అనేవి రావడం జరుగుతుంది ఎందుకంటే వారు మనం కొన్ని కొన్ని పన్నులు అంటే సర్వీసులని వాడుకునడం చేత దానికి మనం పన్ను అనేది పన్ను అనేది చెల్లించాల్సి వస్తుంది ఆ పన్ను చెల్లించడంతో మనకి మనకి ఇబ్బంది ఉండదు అలాగే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది మా ఏలూరులో ఏలూరులో కొన్ని కలెక్టర్ ఆఫీసు లేపోతే కోర్ట్లు కూడా ఉంటాయి కోర్టుల్లో కూడా చాలామంది పని చేయడానికి వెళుతూ ఉంటారు అవి గవర్నమెంట్ జాబుల్లో పని చేసే వాళ్ళు ఉన్నారు రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంత మంది ఏమంటారు కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వారికి ఎంతో కొంత వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారి జీవనం ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళే కాకుండా వారి కుటుంబానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది వారి జీ కుటుంబం ముందుకు సాగడానికి కూడా అది ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను